సార్ బాగున్నారా సార్ ఎస్ సార్ యాక్చువల్లీ అంటే కొన్ని కొన్ని ప్రాబ్లెమ్స్ కూడా ఉన్నాయి సార్ ఏంటంటే మ్యాగ్జిమం మేం మాట్లాడాం సార్ కానీ నో డెవలప్మెంట్ సార్ ఫస్ట్ అఫ్ ఆల్ వచ్చి ఫ్యాకల్టీలో సరిగా కేర్ తీసుకోటం లేదు సార్ క్లాసెస్కి చెప్పడమే సరిగ్గా లేదు సార్ మెయిన్ ప్రాబ్లెమ్ వచ్చి ఫ్యాకల్టీ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ వచ్చేటప్పడికి మన ఈ ప్లేస్మెంట్స్ కూడా తక్కువ ఉన్నాయి సార్ మన ప్లేస్మెంట్స్కి కూడా మనం తీసుకొస్తే ఎక్కువ అప్పుడు మేబీ వీళ్ళు కూడా ఎక్కువ ట్రై చెయ్యడానికి ఉంటుంది సార్ తరువాత క్లాస్ రూమ్స్ కూడా

సరే సార్ చూస్తాం సార్ ఓకే సార్ సరే సార్ సరే సార్ ఓకే సార్